ఆంధ్రప్రదేశ్లోని ఎన్ టీ ఆర్ జిల్లా రుచికరమైన వంటకాలుకు ప్రసిద్ధి చెందింది ఇక్కడ ప్రజలు అనేక రకాల సాంప్రదాయ వంటకాలను ఆనందిస్తారు ఈ వంటకాలు ప్రాంత సంస్కృతిలో ఒక ముఖ్యమైన భాగం సాంస్కృతిక ఆహారాలు పులిహొరా ఇది ఆంధ్రప్రదేశ్లోని అత్యంత ప్రసిద్ధ వంటకాలలో ఒకటి పులుపు తీపి మరియు కారం రుచుల కలయికతో ఈ వంటకం చాలా రుచికరంగా ఉంటుంది ఇది పండుగలు మరియు ప్రత్యేక సందర్భాల్లో తయారుచేస్తారు ఇంకా పప్పుచారు ఇది ఆంధ్రప్రదేశ్లోని మరొక ప్రసిద్ధ వంటకం పప్పు కూరగాయలు మరియు సుగంధ ద్రవ్యాలతో తయారు చేయబడిన ఈ వంటకం అన్నంతో కలిపి తింటుంటారు ఇంకా ఆవకాయ ఇది మామిడికాయతో తయారు చేయబడిన ఊరగాయ ఇది ఆంధ్రప్రదేశ్లోని ప్రతీ ఇంటిలోనూ కనిపిస్తూ ఉంటుంది అన్నం పెరుగు మరియు ఇతర వంటకాలతో కూడా కలిపి ఇక్కడ తింటూ ఉంటారనమాట బొబ్బట్లు ఇది ఒక తీపి వంటకం ఇది పప్పు మరియు బెల్లంతో తయారు చేయబడుతుంది ఇది పండుగలు మరియు ప్రత్యేక సందర్భాల్లో తయారు చేస్తారు బందర్ లడ్డు ఇది కృష్ణాజిల్లాలోని బందర్లో తయారుచేయబడిన లడ్డు కాబట్టి దీనికి బందర్ లడ్డు అని పేరు వచ్చింది ఇది చాలా రుచికరంగా ఉంటుంది మరియు పర్యాటకులు ఇది తప్పనిసరిగా రుచి చూడవలసిన వంటకం కూడా ఇంకా గోంగూర పచ్చడి దీన్ని గోంగూరతో తయారుచేస్తారు ఈ పచ్చడి చాలా రుచిగా కూడా ఉంటుంది ఇంక చాపల పులుసు కృష్ణానది సమీపంలో ఉండడం వల్లా జిల్లాలో చేపల పులుసు బాగా ప్రసిద్ధి చెందింది ఇంకా సాంస్కృతిక పానియాలు మజ్జిగ ఇది పెరుగుతో తయారు చేయబడిన పానియం ఇది వేసవిలో చాలా చల్లగా మరియు రిఫ్రెష్గా కూడా ఉంటుంది ఇంకా కొబ్బరి నీళ్ళు ఇది కొబ్బరికాయ నుండి లభించే సహజమైన పానియం ఇది చాలా ఆరోగ్యమైనది ఇంకా బెల్లం పానకం ఇది బెల్లం మరియు నీటితో తయారు చేయబడిన పానియం ఇది పండుగలు మరియు ప్రత్యేక సందర్భాల్లో తయారు చేస్తూ ఉంటారు పర్యాటకులకు అందుబాటులో ఇక్కడ అనేక ఆహారాలు మరియు పానీయాలు అందుబాటులో ఉంటున్నాయి రెస్టారెంట్లు విజయవాడ మరియు ఇతర పట్టణాల్లో అనేక రెస్టారెంట్లు ఉన్నాయి ఇక్కడ పర్యాటకులు ఈ సాంప్రదాయ వంటకాలను రుచి చూస్తూ ఉంటారు ఇంకా వీరి ఆహారం విజయవాడలోని వీధుల్లో అనేక స్ట్రీట్ ఫుడ్డు స్టాల్సు ఉన్నాయి ఇక్కడ పర్యాటకులు ఈ వంటకాలను చౌకగా రుచి చూస్తూ ఉంటారు కొన్ని హోమ్ స్టేలు పర్యాటకులకు సాంప్రదాయ వంటకాలను కూడా అందిస్తాయి పండుగలు మరియు ఉత్సవాలు ఈ పండుగలు ఉత్సవాలు పర్యాటకులకు వంటకాలను రుచి చూడడానికి అవకాశమును కల్పిస్తాయి ఇంకా ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ప్రస్తుతం ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్స్ ద్వారా కూడా ఈ వంటకాలను ఆర్డర్ చేసుకోవచ్చు ఇంకా పర్యాటకులు ఈ ప్రాంతంలోని సాంస్కృతిక ఆహారాలు మరియు పానీయాలను రుచి చూడటం ద్వారా తమ ప్రాంత సంస్కృతిని మరియు సాంప్రదాయాలను అనుభవించవచ్చు ఏదేమైనా ఎన్ టీ ఆర్ జిల్లా రుచికరమైన వంటకాలకు మరియు సాంప్రదాయ పానీయాలకు ప్రసిద్ధి చెందింది పర్యాటకులు ఈ ప్రాంతాన్ని సందర్శించినప్పుడు ఈ రుచికరమైన వంటకాలను మరియు పానీయాలను తప్పకుండా రుచి చూస్తుంటారు